నమస్కారం నా పేరు పూజ నేను మొదటగా కొన్ని వస్తువు స్కర్ట్ అది చాలా తక్కువ ధరలో దొరికినది దాని నాణ్యత మన్నిక ఎంతో బాగున్నాయి నేను దాన్ని చూసి దాని రంగు నచ్చి తీసుకున్నాను దాని రంగు చూసినప్పుడు ఎలా ఉందో నాకు నా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అదే రంగులో ఉంది నాణ్యత కూడా చాలా బాగుంది అంతేకాకుండా ఇంత తక్కువ ధరలో అంత నాణ్యతమైన అంత నాణ్యమైన వస్తువు దొరకడం ఎంతో సంతోషంగా ఉంది